డ్రాయింగ్ అంటే నాకు చిన్నప్పటిని చిన్నప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఆకర్షణ చిన్నప్పుడు మొదటిసారి మామూలుగా హెచ్ బీ పెన్సిల్తో ఒక పువ్వు గీసినప్పుడు నాకు ఒక కొత్త ప్రపంచం తలుపు తట్టిన తట్టినట్లు అనిపించింది అప్పటినుంచి రంగులు ఆకారాలు డేట్లు ఇవన్నీ నన్ను మాయలోకి తీసుకు వెళ్ళాయి గడియారాల సమయంలో టిఫిన్ టైంలో కూడా నా నోట్స్ పక్కన బోల్డన్ని స్కేట్లు ఉండేవి ఈ అలవాటు నాన్న అద్దిచ్చుకున్నప్పుడు నా కోసం మంచి డ్రాయింగ్ బుక్కు పెన్సిల్ సెట్లు తీసుకొచ్చారు అప్పటికే నుంచి నా కళ్ళ కళలో ప్రయాణం మొదలైంది ఇప్పుడు నేను డ్రాయింగు చేసేటప్పుడు వి విభిన్న రకాల కళా సామాగ్రిని ఉపయోగిస్తాను సాధారణంగా స్కెచ్లు గీయటానికి పెన్ పెళ్లిళ్ళు పెళ్ళిళ్ళే నాకు ఎక్కువగా నచ్చుతాయి ఇవి వాడితే బాగా సులువుగా లైన్లు వస్తాయి షేడింగ్ కూడా బాగా చాలా సాఫీగా ఉంటుంది డ్రాయింగ్లో చాలా సందర్భాల్లో బి గ్రేడ్ బీ ఏది బీ బీ గ్రేడ్ పెన్సిళ్ళు అవసరం పడతాయి ఎలాగంటే రెండు బీ నుంచి ఎనిమిది బీ వరకు పెన్సిళ్ళు షేడింగు డార్క్నెస్ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి కం ఏంకం ఏంక సంబంధించిన అయితే ఇది చాలా ప్రొఫెషనల్ ఫినిష్ ఇస్తుంది రంగులతో డ్రాయింగు అంటే ఇంకొక ప్రపంచమే ప్రపంచమేలాంటి బ్లాండ్ వాటర్ కలర్సు బ్లేస్లు ఏక్రిలిక్ కలర్సు గౌస్ కలర్సు అందిస్తాయి నేను ఎక్కువగా వాటర్ కలర్స్ వాడతాను ఎందుకంటే అవి నన్ను మొదటి నుంచి అలవాటయ్యాయి ధర కూడా ఇది ధర కూడా ఎక్కువ కాదు కానీ వెళ్ళ మీద వేసిన రంగు నీటిలో కలుస్తూ ఎంతో అందమైన ఎఫెక్టు ఇస్తుంది ఇక బ్రష్ బ్రష్లను బ్రష్ల విషయానికొస్తే బ్రష్ బ్రష్లను నాకు చాలా ఇష్టం అవి వెరైటీ పరంగా బలమైన ప్రిపషిన ప్రిపీ ప్రోఫెషనల్తో మంచి ఫ్లో ఫ్లో కంట్రోల్తో ఉంటాయి దీనివలన నాకు సున్నితమైన డీటెయిల్స్ నుంచి పెద్ద పరిమాణాల్లోని వర్కు వర్కు స్వేచ్ఛగా పనిచేయగలుగుతాను కలర్ పెన్సిళ్ళ విషయంలో లాంటివి ఉన్నాయి నాకైతే తక్కువ ధరలో నాణ్యత ఉన్న చాలా బాగా నచ్చుతుంది వాటి రంగులు దీప్తివంతంగా కనిపిస్తాయి మిక్సింగు బా బాగా జరుగుతుంది ఇక కొన్ని ప్రత్యేకమైన ప్రత్యేక ఆర్ట్ వర్క్స్ కోసం నేను అయినా వాడిన సందర్భాలున్నాయి అవి ఖరీదైందే ఖరీదైనవే అయినా ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది ఇవి నేను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తాను అనుకుంటే మా ఊర్లో అక్కడ కొన్ని ప్రాథమిక వస్తువులు దొరుకుతాయి మా షాపు అక్కడ మా ఊర్లో ఒక షాపు ఉంది అక్కడ కొన్ని ప్రాథమిక వస్తువులు దొరుకుతాయి ఈ కొన్ని ప్రత్యేక వస్తువులు ఉదాహరణకు ఇవి స్థానికంగా దొరకవు అందుకే ఆన్లైన్స్నే నమ్మాల్సి వస్తుంది కొన్నిసార్లు అమ్మ వా అమ్మ వాళ్ళకు నేను ఈ వన్ బీ వస్తుంది అని ఫోటో చూపించితే వారు వారం రోజుల్లో తెప్పిస్తారు కూడా కళా వస్తువుల ఖరీదు విషయానికొస్తే అవి ఖరీదైనవే అని నేను ఒప్పుకుంటాను మంచి పేపర్ అయితే ఒకటికి యాభై వరకు కూడా ఉంటుంది అక్రిలిక్ బాటిల్సు బాటిల్సు ఒకటి ఒకటి వంద నుంచి రెండు వందల యాభై వరకు ఉంటాయి బహుశా నా ఒక నాణ్యమైన భర ఏది సెట్ను తీసుకోవాలంటే ఐదు వందలు వెయ్యి వరకు ఖర్చవుతుంది మామూలు నోట్స్ కన్నా ఆర్టు పేపర్ల దగ్గర మూడు రెట్లు ఉంటుంది కానీ ఆ మొత్తాన్ని ఖర్చు చేయటంలో నాకు బాధ అనిపించదు ఎందుకంటే అది నా భాషా జాలాన్ని నా ఆలోచనలు వెలుగులోకి తీసుకురావటానికే ఉపయోగ ఉపయోగరావటానికి ఉపయోగపడుతుంది